విజయనగరం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఇక్కడ వృద్ధులకు పేదలకు ఉచితంగా వైద్యం అనేది అందుతుంది అదే విధంగా వృద్ధులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఆరోగ్య సమస్య ఆర్ధిక సమస్య ఆత్మ గౌరవం సమస్య ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకోవటం వలన ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీగా వి వైద్యం చేయటం వలన వీరికి ఆరోగ్య సమస్యల నుండి అధిగమిస్తున్నారు అదే విధంగా గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చి వీరికి ఆర్ధికంగా సహాయం చేస్తుంది మనకు ఎక్కువగా ఒకరి కాళ్ళ దగ్గర బ్రతుక కుండా వాళ్ళకు వాళ్ళుగా బ్రతకాలనే ఆలోచనతో ఉన్నవాళ్ళకి ఈ పెన్షన్ అనేది కొంత సహాయం చేస్తుంది అదే విధంగా మనకు మెడ నొప్పి వెన్ను నొప్పి మరియు ఆస్టియో ఆర్థరైటిస్ వంటి రోగాలకు గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా ఇప్పుడు వైద్యం చేస్తున్నారు